మనం సందర్శించుకునే ఇష్టమైన ప్లేసులు చాలా ఉంటాయి అందులో ముఖ్యమైనది ముఖ్యంగా కొన్ని ఉంటాయి ఢిల్లీలో ఆగ్రా తాజ్మహల్ అది ప్రేమకు గుర్తుగా ఉంటుంది అది ఎంతో అందంగా ఉంటుంది అలాగే తులిప్ గార్డెన్స్ తులిప్ గార్డెన్స్ వైష్ణవిమాత టెంపుల్ అవి కూడా చాలా బాగా ఉంటాయి మరి అరకులోని చాలా చాలా కూడా అరకులో ఇల్లు డ్యాన్సెసు వంటివి చాలా ఇష్టంగా ఉంటాయి ఇంకా చాలా చాలా ఉన్నాయి అవి చాలా ఇష్టం